హలో అవునండి అవునండి ఉన్నాయంండి ఏ చెప్పలు కావాల ఏ మోడల్ కావాలి పరగాను బాట వికేసి ప్రైడు అన్ని ఉన్నాయి మీకు ఎలాంటివి కావాలి చెప్పండి షూస్ ఫార్మలా లేకపోతే ఎట్లా స్పోర్ట్ ఆ ఉన్నా ఉన్నాయండి అన్ని ఉన్నాయండి టెన్ సైజా మీకు కంపెనీ బట్టి రేట్ ఉంటుందండి ఆ మోడల్ బట్టి ఏ మోడల్ దాన్ని బట్టి రేటు ఉంటుంది చెప్పలక షూస్కా షూస్కి బాటా కంపెనీ వచ్చేసి థౌజండ్ ఉంటుంది చెప్పలకి కూడా ఒక ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది

ఏ కంపనీ బాటనేనా హా నెంబర్ టెన్ అన్నారు కదా ఒకటేనా ఇంకేమన్నా చెప్పులు కూడా కావాలా చిన్నపిల్లలకి ఎంత ఎంత ఏజ్ సైజ్ ఏమాన్నా ఐడియా ఉందా సైజు సైజు చప్పుల సైజు

అంటే వచ్చిన వాళ్ళు రాలేదా అన్ని నువ్వే తీసుకుపోతవా ఆహా ఆయనకేస అంటే ఆయనకేది అవి పరగనా ఏది బాటా పెరగన్ ఆ ఆహా రెండు పారగాను బాటా ఇంతేనా ఇంకేమన్నా కావాలా ఎవరికన్నా ఆహా ఒక సై ప పారగాన్ ఒకటి బాటా ఒకటి కదా అది ఎయిట్ హండ్రెడు మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుందండి

డిస్కౌంట్ అనేది ఏమి లేదు ఫిక్స్డ్ రేటు ఆ ఓకే ఆ